బస్సు లో నేను చిత్తూరు దాకా బయల్దేరి వెళ్ళాను బస్సు లో ఫస్ట్ ఎయిడ్ బాక్సులు మరియు సీట్లు మరియు కండక్టర్ల కండక్టరు మరియు ప్రయాణికులు వంటివాళ్ళు ఉంటారు దానిలో అలాగే ఏ రైతులకు సంబంధించి ఏ ఇతర వస్తువులైన సరే కింద ఒక బాక్సు మీద బాక్సు లాగా వ తన వస్తువులను పెట్టుకునేలాగా అమర్చి ఉంటారు అ బాక్సు లో టమేటాలు గాని ఎర్రగడ్డలు గాని పూలు గాని అటువంటివన్నీ వేసుకొని వెళ్తారు నేను ప్ర చిత్తూరుకి ప్రయా చిత్తూరు దాకా ప్రయాణించాను బస్సు లో అలాగే చిత్తూరు నుంచి తిరుపతి దాకా కూడా ప్రయాణించాను చాలామంది వాళ్ళ వాళ్ళ స్టాపిక్స్ లో ఎక్కతారు దిగుతారు మన అడ్రస్ రాగానే మనం దిగుతారు అలాగే కండక్టర్ అనేవాళ్ళు వాళ్ళ సీటు దగ్గరకి వెళ్ళి ఆయన టికెట్ అనేది బుక్ చే టికెట్ అనేది తీసుకుంటారు అక్కడ్నుంచి ఎ ఎక్కడైతే ఎక్కామో అక్కడ్నుంచి చిత్తూరు వరకు ఎంత రేటు ఉంటుందో అంత రేటు మనీ తీసుకుని మళ్ళీ దాన్ని టికెట్ రూపంలో ఆ ప్రయాణికులకి అందిస్తారు అలాగే డ్రైవర్ అనేవారు ఒకే సీటు లోనే కూర్చొని ఉంటారు ఆయన డ్రైవింగ్ చేస్తూ ఉంటారు అలాగే సీట్ బెల్ట్ ప్రయా సీట్ బెల్ట్ ప్రయాణమనేది లేదు బస్సు లో మాత్రం లేదు నార్మల్ గానే ఉంటుంది అందరు అందరు ప్రయాణికులు ఎక్కువుగా బస్సు కే వెళ్తారు అలాగే నేను కూడ మా ఊరు నుంచి చిత్తూరికి వెళ్ళాను కేజీసా మా ఊరి పేరు కేజీ సత్రం కేజీ సత్రం నుంచి చిత్తూరు దాకా ప్రయాణించగలిగాను ఎన్ ఎన్నో రోజులు బస్సు లోనే ప్రయాణం చేశాను